నాకు బాగా నచ్చిందండి పేదవాళ్ళు మాలాంటి పేదవాళ్ళు గూడా చదువుకోవడానికి చాలా వాళ్ళే ఫుల్గా ఉంటుంది ఇలాంటి వింతేమైనా మేము చాలా సంతోషంగా ఉన్నాము గవర్నమెంట్ తీసుకున్న ఖరీదైన విద్య పేదలకు కూడా అందాలని పెట్టడం చాలా బాగుంది చేయడం కానీ మావి ప్రేంచెల్ మావి ప్రేంచెలవి ఖరీదైన విద్య చదవడానికి ప్రభుత్వం సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతీ ఒక్క పేదలు జ అందే విధంగా చూస్తే బాగుంటుంది